అసలు నాకు మర్చిపోలేని ఒక రైడు అంటే ఒక యాత్ర ఏందంటే మోటోలాగిన్ రైడ్ అంటే మేము అందరం కలిసి మా టూ వీలర్ బండి మీద బయటికి పోయినాం ఎక్కడి కంటే లడఖ్ అది నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది డ్రీమ్ ఒక అబ్బాయి కాని అమ్మాయి కాని చాలామందికి అదొక డ్రీమ్ లడఖ్కు వెళ్ళడం అనేది అది మేము రీసెంట్గానే పోయినాం పోయి వచ్చినాం మొత్తం మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక సిక్స్ మెంబెర్స్ స్టార్ట్ అయినాం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి లడఖ్ అదొక గ్రేట్ రూట్ పోయేటప్పుడు మనం నేషనల్ కాశ్మీర్ అక్కడిదాక అయితే మనకు ఈ ఈ రూట్లో మనకు అంత ప్రాబ్లమ్ ఏముండదు కానీ ఎక్కడ నుంచి అయితే హిల్స్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి అయితే మనకు అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది నాది అడ్వెంచర్ త్రీ నైంటీ త్రీ నైంటీ బైక్ మా ఫ్రెండ్స్ కొందరు రాయల్ ఎన్ఫీల్డ్లో కొందరు షైన్లు కొందరైతే హిమాలయన్ ఇట్లాంటి బైక్స్లో వచ్చినాం వెళ్ళాము అక్కడికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఆ ఆ రైడ్ అనేది మాకు ఒక అస్సలు మర్చిపోలేని రైడ్ ఎందుకంటే ఒక డే వన్ నుంచి మేము స్టార్ట్ అయిన డే నుంచి అసలు మేము నాన్స్టాప్ వెళ్ళడము మొత్తం మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం మేము సేఫ్టీస్తో వెళ్ళాం మొత్తం సేఫ్టీ ఉండే మా లగేజ్ మొత్తం ప్యాక్డ్ ఉండే మొత్తం డ్రెస్సు లు అంత ఉండే గేర్ ఉంటుంది వ్యా లాగింగ్ అంటే మోటో గేర్ గేరు ఆ గేరు మొత్తం వేసుకెళ్ళినాం హెల్మెట్ ఉండే అంత సేఫ్గా పోయినాం ఎవ్వరికి ఏం కాలేదు ఎంతమంది వెళ్ళినామో అంతమంది సేఫ్గా వెనక్కి వచ్చినాం కానీ ఆ అడ్వెంచర్ని మాత్రం అసలు మర్చిపోలేం అంతా డేంజరస్గా ఉంటుంది ఆ రైడ్ అనేది కరెక్ట్గా ఇట్లా హిమాలయాస్లో ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్ట్ అవుతుంది వాటర్ క్రాసింగ్సు బ్రిక్ క్రాసింగ్సు అంటే లైక్ రాల్ రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు అన్ని క్రాస్ చేయాలి అక్కడ మనకి చాలా కష్టంగా ఉంటుంది మొత్తం ఆ రాళ్ళన్ని పగిలిపోయి కింద పడిపోతూ ఉంటాయి పగిలిపోతున్నప్పుడు అవి పడ్డప్పుడు మనం మీద పడకుండా మనం జాగ్రత్త వెళ్ళడం లేకుంటే పడేటప్పుడు ఆగిపోయి క్రాస్ అవ్వకుండా వెళ్ళడం కానీ అక్కడ మన ఇండియన్ ఆర్మీ అయితే మనల్ని చాలా సేఫ్గా ఆ రైడ్ కంప్లీట్ చేసేటట్టు హెల్ప్ చేసిందని మేము భావిస్తున్నాము ఎందుకంటే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్న ఇండియన్ ఆర్మీ అప్పటికప్పటికి వచ్చేసి అది మొత్తం క్లియర్ చేసి రోడ్ని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అలా ప్రతిరోజు ఒక అడ్వెంచర్తోని వెళ్ళినాము ఒక మాకి స్టే చేయటానికి ఒక మంచి ప్లేస్ ఉండకపోతుండే ఏముండకపోతుండే ఎందుకంటే మేము ఒక తక్కువ బడ్జెట్ ఒక తక్కువ పైసలతో పోయినాము రెండు మూడు టెంట్లు తీసుకొనిపొయ్యి ఆ టెంట్లలోనే పెట్టుకొని అక్కడనే ఫుడ్ ఏమన్నా చేసుకోవడం ఒక చిన్న స్టవ్లో ఫుడ్డు చేసుకోవడము మ్యాగీ ఇట్లాంటివే తిని బ్రతికినాం చాలా రోజులు అయితే మొత్తం మొత్తం మోటర్ సైకిల్ మోటర్ సైకిల్ మీదనే ఈ మొత్తం ఈ ట్రిప్ అంతా చేసినాము మొత్తం టాప్ వ్యూకు వెళ్ళిన తర్వాత అక్కడ చలి తట్టుకోలేక చాలా చలికి చాలా చలి ఉంటుంది అక్కడ లడఖ్లో అది ఎక్కువ బెస్ట్ అంటే ఆ వాటర్ క్రాసింగ్ది ఇది ఇంకొకటి మనం పోయే దారిలో ఒక లాంగ్ టనెల్ వస్తుంది అండర్ గ్రౌండ్ టనెల్ లెక్క అది అంటే మౌంటెన్స్ మధ్యలో నుంచి ఒక టనల్ పెడతారు ఇండియన్ ఆర్మీ ఇట్లా బిల్డ్ చేస్తుంది ఇప్పుడు అదే ఇండియన్ మన ఇండియా బిల్డ్ చేస్తుంది అదొక మస్తు ఉంటుంది ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ అంత లాంగ్ ఉంటుంది అది అందులో అందరం కలిసి ఒక మంచి స్పీడ్లా సైలెంట్ చుట్టూ మొత్తం ఏముండదు చీకటి ఉంటుంది మన లైట్ పాస్ అయి ఉంటుంది మొత్తం ఎంత దూరం ఉంటే మన లైట్ ఉంటుంది అట్ల సిక్స్టీన్ కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ ఉంటుంది అట్ల మేమందరం ఆ సిక్స్ మెంబర్స్ ఆ రూట్లో వెళ్తున్నాం ఆడ మంచిగా పోయినాము ఎంజాయ్ చేసినాము అంతా చూసినాము అంతా ఆ వేలో వెళ్ళేటప్పుడు ఆ చీకట్ల సైలెంట్గా అర్చుకుంటూ సౌండ్ రీసౌండ్ వస్తుంటుంది సౌండ్ల హరెన్ ఇంక బుల్లెట్టు ఉన్నవాళ్ళు అయితే షార్ట్ కొట్టడం ఇవన్నీ చేస్తుండే ఇంకా అందులో మేము మా కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆ ట్రిప్ అప్పుడు మేము బయట నుంచి సిక్స్ మెంబర్స్ పోతే అక్కడ మాకు ఒక త్రీ ఫైవ్ మెంబర్స్ వేరే స్టేట్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు వాళ్ళు కూడా మాలానే వచ్చిర్రు ఇంకా అది కాక కొందరైతే జస్ట్ ఒక సింగిల్ పర్సన్ లెక్క వచ్చేసాడు ట్రిప్ ఆయన కూడా ఆడికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఒక ఫ్రెండ్ని తెలుసుకుని వాళ్ళతోనే క్లోజ్ అయిపోయి వాళ్ళతో పాటే ఎంజాయ్ చేయడం వాళ్ళతో పాటే ట్రిప్ మొత్తం చేస్తారు ఒక బెస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ ట్రిప్ అయితే లడఖ్ ట్రిప్పు అలా ఇంకా చాలా ట్రిప్స్ ఉంటాయి మన ఇండియాలో కొందరైతే నాన్స్టాప్ రైస్ చేస్తుంటారు క్యాశ్మీర్ వెళ్తుంటారు ఒక వన్ టూ డేస్ ట్రిప్స్ చేస్తుంటారు అవన్నీ ఒక నాకు తెలిసినంత వరకు అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అవి కూడా చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మెమరబుల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది మర్చిపోం ఇట్ల చెప్పుకోవడానికి ఉంటుంది అదే ఇది చేసినాము మేము అట్లాంటిది మా లైఫ్లో మాకు ఏదైనా ఉందంటే ఈ లడఖ్ ట్రిప్పే అని నేను చెప్తా ఎల్ మేము ఎంతమంది అయితే వెళ్ళినామో అంత మంది సేఫ్గా వచ్చినాం అంత మంది సేఫ్గా రావడానికి కారణం అయితే ఇండియన్ ఆర్మీ

అది ఎప్పుడేం పడతాయో తెలియదు ఎన్ని రాళ్ళు వచ్చిపడతాయి తెలియదు అవన్నీ నాన్స్టాప్ ఎప్పుడంటే అప్పుడు వస్తుంటాయి ఎప్పుడంటే అప్పుడు పోతుంటాయి అవి ఉంటాయి ఇక అది ఒక కామన్ థింగ్ ఆరూట్ల అది దాని నుంచి మనం జాగ్రత్త పడడానికి ఇప్పుడు మనకి టనెల్స్ అనేవి క్రియేట్ చేస్తారు కానీ దాని వల్ల ఏమైపోతుందంటే అంత అడ్వెంచరస్గా ఉండదు ఆ ట్రిప్ వెళితే జెస్ట్ పొయ్యి ఆ టనెల్స్లోకి పొయ్యి ఆ పైకి రీచ్ అయ్యి అక్కడకిపోయి అంతా చూసి జస్ట్ కొన్ని కొన్ని ఉంటాయి వాటర్ క్రాసింగ్ వాటర్ క్రాసింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక పెద్ద వే వాటర్ స్ట్రీమ్ ఉంటుంది పెద్ద స్ట్రీమ్ ఆ నది లోపల నుంచి మనం వాటర్ తీసుకెళ్ళాలి ఆ సారీ మన బండిని తీసుకెళ్ళాలి మొత్తం గుంతలు గుంతలు ఉంటాయి అది వాటర్ లెవల్ అంటే నీళ్ళది అంత పెద్దగా ఏముండదు లెవల్ ఒక నార్మల్ లేవలే ఉంటాయి కానీ ఏందంటే ఆ గుంతలు ఉంటాయి ఆ గుంతలు వల్ల మనం జాగ్రత్తగా జాగ్రత్త పోవాల్సి వస్తుంటుంది అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లా చేస్తే అట్లాంటి మనకు మెమొరబుల్గా ఉంటే అందరూ అట్లాంటివి చెయ్యాలని నేను అనుకుంటుంటా